తల్లిదండ్రుల ఉపాధ్యాాయుల సమావేశం అనేది ఖచ్చితంగా పిల్లల విద్యను మెరుగుపరచడంలో సహాయపడుతుంది అని నేను అనుకుంటాను ఎందుకంటే తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశంలో తల్లిదండ్రులు ఒక తన పిల్లవాడు ఎలా చదువుతున్నాడు ఎలా హషారుగా ఉన్నాడు స్కూల్లో అన్నీ పోటీ పరీక్షలకు కానీ పోటీ ఆటలకు కానీ పాల్గొంటున్నాడా లేదా అనే విషయాన్ని తల్లిదండ్రులను తెలుసుకుంటారు ఉపాధ్యాయుాల నుంచి అలాగే ఇంటికి వచ్చిన తర్వాత హోమ్వర్క్ ఎలా చదు చేస్తున్నాడు హోమ్వర్క్ తనంతట తనే చేస్తున్నాడా లేదా ఎవరితో అన్నా చేయిస్తున్నాడా లేకపోతే ఎలా చదువుతున్నాడు అనే విషయం తల్లిదండ్రుల నుంచి ఉపాధ్యాయులు తెలుసుకుంటారు సో ఖచ్చితంగా ఇది ప్రభావం అయితే ఉంటుంది